ఇది బ్యూటీ పార్లరేనా అండి మొన్న నాకు ఫేషియల్ చేసారు కదండి ఎలర్జీస్ కొంచెం ఉన్నాయి సో దానికి ఏమన్న మళ్ళీ ఏమన్న చేస్తారా అని నేను మొన్న వచ్చినందుకు ఒక ప్రో ఒక సమస్య చేసి పెట్టారు మీరు మళ్ళీ వస్తే ఇంకేం చేస్తారో ఏమో నా స్కిన్ మొత్తం అంతా కరాబ్ అయిపోయింది అండి నాకు చాలా ఎలర్జీస్ ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు నేను ప్రస్తుతం బయట హాస్పిటల్లో ఉన్నాను అండి ఎలర్జీస్ వల్ల ఏమో అండి నాకు తెలియదు అండి అవన్నీ ఏ మరి నాకు ఎందుకు అండి ఇలా అయ్యింది మరి లేదండి అసలేం యూ వాడలేదు మీ దగ్గరకి వచ్చిన నెక్స్ట్ నెక్స్ట్ టూ డేస్ రెండు రోజులలో అయ్యింది అండి నాకు ఫేస్ మొత్తం ఎలర్జీ వచ్చింది నాకు ఒకసారి మీ బ్యూటీ పార్లర్కు వచ్చి నేను మాట్లాడతా అండి